నాకు డ్రాయింగ్స్ వేయటమంటే చాలా ఇష్టము ఎందుకంటే నేను డ్రాయింగ్కి చిన్నప్పుడు క్లాసుల్లో బాగా ఇంట్రెస్టింగా చ చూసేదాన్ని తరువాతోచ్చేసేసి ఇంటికి వచ్చిన తరువాత వాటిని చాలా ఇంట్రెస్టింగ్గా వేసేదాన్ని అలాగే నేను పెళ్ళి అయినా తరువాత కూడా మా ఇంట్లో వచ్చేసేసి నేను శ్యారీస్ కొనుకున్నా కానీ నేను ఓన్గా వాటిమీదొచ్చేసేసి డ్రాయింగ్లాగా వర్కింగ్లాగా కుందన్సు అలాగే వొచ్చేసేసి పెయింట్తో వొచ్చేసేసి ఫ్లవర్లు అలాగ వేసుకుంటూ నా స్యారీస్లో కూడా రకరకాలైన వర్కులు నేను వేసుకొనేదాన్ని అలాగే మా ఇంట్లో కూడా రోజూ ముగ్గు పెట్టకుండా పెయింటింగ్ తోటి చాలా చాలా చిన్నచిన్నవైనా పెద్దవైనా చుట్టూ చుట్టు గర్రల అవన్నీ పెయింటింగ్ తోటి వేసుకొని చాలా నీట్గా దాని డెకరేట్ చేసుకొని డ్రాయింగ్ లాగా నేను చూసున్నాను కాబట్టి బాగా వర్క్ చేసుకొని నా ఇంట్లో కూడా నీట్గా పెట్టుకొనే దాన్ని అందుకని నాకు డ్రాయింగ్ వేయటం చాలా ఇష్టం